హలో చెప్పండి ఉంటుంది మేడం రెండు మూడు రకాల వెరైటీస్ ఉన్నాయి మేడం పీతల వేపుడు కొర్రమీను పులుసు చేపల ఫ్రై త్రీ ఫిఫ్టీ మేడం ఓకే మ్యామ్ తీసుకొస్తా జస్ట్ టూ మినిట్స్ వెయిట్ మేడం